హలో స్వీట్ షాప్ నుంచి మీ దగ్గర ఏమేమి స్వీట్లు ఉన్నాయండి రకాలు

రస్ రస్మలై ఉంద అండి దిల్ పసంద్ దిల్ పసంద్ ఉందా అండి దిల్ కుషీ ఉందా అండి

పాకం పాకంలో కావాలి కొన్ని నెయ్యితోటి చేసినవి కావాలి మిక్సింగ్ కావాలి హల్వా అది పాలకోవా ఉందా అండి పాలకోవా ఉందా అండి నెయ్యితోటి చేసింది ప్యూర్ మిల్క్ది ఉన్నయా అండి కలకండ

అది మా రస్మలై ఉందా అవునా అండి కాజు ఉందా అండి నెయ్యితో చేసారా కాజు

అవునా ఆవు నెయ్యితో చేసింది కావాలండి ఫ్రెష్వి మాకు అవునా అవునా అవునా అండి అవునా హల్వా క్యారెట్ హల్వా కావాలి ఇది మన బాదంపాలది మిల్క్తో చేస్తారు చూడండి రసమలై పీసులు కావాలి హల్వా కూడా కావాలి గులాబ్ జామ్ కావాలి

అవునా అండి సోన్ పాపిడి ఉందా అండి సోన్ పాపిడి అవునా అండి అవునా అండి సరే అండి మేము షాప్కి వస్తామండి మీరు ఎప్పుడు తీస్తారండి షాపు అవునా అండి ఇప్పుడు ఇప్పుడు మేము చెప్పినవన్నీ కావాలండి వస్తామండి మరి లెవన్ వరకు సరే ఓకే ఓకేనండి ఇప్పుడు చెప్పినవన్ని కావాలండి అవునా అండి ఫంక్షన్ ఉందంటే కావాలండి ఇప్పుడు చెప్పినవన్ని సరే అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే